హలో కిరణ్ బాగున్నాను కిరణ్ నువ్వెలా ఉన్నావు బిజినెస్ బాగానే ఉంది ఆ బిజినెస్ పనికని అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నాను అవును కిరణ్

నేను విన్నాను ఎయిర్పోర్ట్ ప్లానింగ్ జరుగుతు ఉంది అని ఓకే

ఏపి డెవలప్మెంట్కి అవును కిరణ్ ఏపి డెవలప్మెంట్కి అందరు సపోర్ట్ చేస్తున్నారు అదీ కాకుండా ఏపిలో నాకు తెలిసి ఇది సెకండ్ ఎయిర్పోర్ట్ అనుకుంటాను ఆ ప్లేస్ కూడా చాలా ఓకే ప్లేస్ కూడా పెద్దదే కొంచెం బాగానే ఉంది అక్కడ ఫెసిలిటీస్ అన్నీ చూస్తూ ఉంటే యాస్ ఇట్ ఇస్ మనం బయట చూసినట్టుగానే ఉంది ఇక్కడ సెక్యూరిటీ కానీ వెయిటింగ్ సిస్టం కానీ బిల్లింగ్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అన్నీ బాగుంది ఇక్కడ యాస్ ఇట్ ఇస్ మనం వస్తున్నారు కిరణ్ అలాగే మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ చూసాము అలానే ఉంది ఇది కూడా ఏంటిరా అంటే లోపల కూడా రన్వే కి పెద్ద ప్లేసెస్ చెకింగ్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి నేనొకసారి వచ్చి చూసాను ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టుంది కంప్లీట్ అయ్యింది

ఇంక మనం వెళ్ళి ట్రై చెయ్యాల్సింది ఒకటే ట్రై చేద్దాం కంఫర్మ్ హ అదెను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సర్రౌండింగ్స్కి కొంచెం ఫెయిర్ ప్రెస్సెస్ ఇక్కడుండే ఎయిర్పోర్ట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ అన్నీ ఒకటే ప్రైసస్ ఉంటుంది కదా

మేబీ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ మంత్ ఏమైనా ఆఫర్స్ కూపన్స్ లాంటివి మనకున్నాయి మన చాలా కూపన్స్ ఉన్నాయి పేటీఎంలో ట్రై చెయ్యాలి ఇక్కడ నుంచి వేస్తే మనం ట్రై చేద్దాం సరే కిరణ్